తెలంగాణలో వినోదానికి ఏం తక్కువ లేదు తెలంగాణలో ఉండేవాళ్ళలో చాలామంది రాత్రిపూట వాళ్ళకు నచ్చేలా ఉండి ఎంజాయ్ చేస్తుంటారు అలా చాలా ప్రాంతాల్లో ఇలా నైట్ లైఫ్ మజాలు స్టార్ట్ అయినాయి ఈ సరదాలు అనేది చాలా పెరుగుతు వచ్చాయి ముఖ్యంగా చూసుకుంటే హైదరాబాద్ అనేది మెయిన్ ఏరియాగా మారింది మన హైదరాబాద్ పెద్ద హబ్గా మారిపోయింది మన రాత్రిపూట వినోదాలకి అందులో మనం ఏరియాస్గా చూసుకుంటే జూబ్లీహిల్స్ బంజారాహిల్స్ హైటెక్ సిటీ గచ్చిబౌలి మాదాపూర్ ట్యాంక్ బండ్ సికింద్రాబాద్ శంషాబాద్ ఇలా చెప్పుకుంతు పోతే చాలా ప్లేసెస్ ఉంటాయి వీటిలో రాత్రి ఎందుకు ఈ సరదాలు ఎక్కువ అయిపోవడానికి ఒకే ఒక్క కారణం అక్కడ ఉండే వాళ్ళు అంతా ముఖ్యంగా మన సాఫ్ట్వేర్ ఉద్యోగాలు మాత్రమే సో వీళ్ళకి రోజంతా ఆఫీస్లో వర్క్ అయిపోతుంది

ఇలాంటి జిల్లాల్లో కూడా హైదరాబాద్కి పోటీగా వచ్చాయి రాత్రి సరదాలలో చూసుకుంటే ఇతిహాసంలో ఇలాంటి వాటిలో బాగా ఉంటాయి గచ్చిబౌలి అయితే మరీ ఎక్కువ అక్కడ స్ట్రీట్ ఫుడ్స్ ఉంటాయి సో అది ఒక స్ట్రీటే ఉంటుంది ఒక వీధి అంతా ఫుడ్డుతో ఉంటుంది నచ్చింది తినడం నైట్ అంతా ఉంటుంది దానికి ఎంతో అవి క్లోజ్ అయ్యే క్షణం అంటు ఉండదు ఒక లాక్డౌన్లో తప్పితే అలా హైటెక్ సిటీ బంజారా హిల్స్ వీటి అన్నింటిలో ఆ లైటింగ్స్ కానీ రిచ్ లైఫ్ కానీ అక్కడ అంతా డబ్బు ఉన్న వాళ్ళు ఉండడంతో చాలా క్లబ్స్ ఫ్యామిలీతో వెళ్ళి కూడా క్లబ్స్లో ఎంజాయ్ చేసిన వాళ్ళు కూడా ఉంటారు అద్భుతమైన రెస్టారెంట్లు ఉంటాయి పబ్లిక్ లాంజుల కోసం ఇలా చాలా ఉంటాయి జూబ్లీహిల్స్లో చాలా ప్రజలకు హబ్ హబ్గా మారిపోయింది జూబ్లీహిల్స్ కూడా ఇలాంటి ఎంటర్టైన్మెంట్కి బంజారాహిల్స్లో అయితే అనేక పబ్లిక్ క్లబ్స్ లాంజులు ఉంటాయి బంజారాహిల్స్ ఎలైట్ నగరాలకు మరియు పర్యాటకులకు ఆకర్షణమైన రాత్రి పరస్థలంగా పరిస్థితిగా ఉండిపోయింది అదనంగా చూసుకుంటే హైదరాబాద్ హైటెక్ సిటీ కూడా మన సైబర్ టవర్ చుట్టు మనం ఎక్కడ చూసుకున్నా ఇప్పుడు వస్తున్న ఐటీ హబ్బులు కూడా ఇలా ఈ నైట్ కల్చర్ ని బాగా డెవలప్ చేసినాయి బాగా హెల్ప్ అయిపోయినాయి గచ్చిబౌలిలో రెస్టారెంట్లు యువకులకు అలాగే ఈ కోలివింగ్ హాస్టల్స్ అన్నీ కానీ హైదరాబాదులో మనకి ప్రేమ జంటలు కూడా ఎక్కువ సో వీళ్ళు అందరు ఎంజాయ్ చేసుకోవడం కోసం పగలంతా ఉద్యోగంతో పోతుంది రాత్రి ఎంజాయ్ చేసుకోవడం కోసం వీటిని అలవాటు చేసుకున్నారు మాదాపూర్ హైటెక్ సిటీకి దగ్గరగా ఉంటుంది వీళ్ళు అందరు మెయిన్ హాబ్గా అయితే మనం గచ్చబోలిని అనుకోవచ్చు ఎందుకంటే అక్కడ ఫుడ్ రెస్టారెంట్స్ ఇంకా ఫెసిలిటీస్ చాలా ఎక్కువ అన్నది ఇంకా మంచిగా డెవలప్ అవుతున్న ఏరియా అలాగే గౌలిదొడ్డి కానీ నానక్రామ్గూడ కూడా ఇలాంటి ఏరియాలు అన్నీ కూడా ఐటీ వాళ్ళు ఉద్యోగం చేసే స్థలాలు ఈ స్థలాల్లో మొత్తం మనకి డే అంతా వాళ్ళకి సాఫ్ట్వేర్ ఉద్యోగంతో అయిపోతుంది సో రాత్రి అవ్వగానే వాళ్ళు ఎంజాయ్ చేయాలి చేయాలి అనుకున్నట్టుగా వాళ్ళకి నచ్చిన తీరుగా వాళ్ళ లైఫ్ని వాళ్ళు చూసుకుని హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటున్నారు వాళ్ళకి వీకెండ్స్ వచ్చినా అప్పుడంటే ఎక్కువ జనాలు ఉంటారు మనకి ఈ నైట్ ఫన్స్ అంతా వీకెండ్స్లో అంటే శుక్రవారం శనివారం ఆదివారం ఈ మూడు రోజులు పండుగ ఎందుకంటే శనివారం ఆదివారం మనకి సాఫ్ట్వేర్ ఉద్యోగులకు సెలవు అవ్వడంతో ఇంకేముంది హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటు ఉంటారు ఫ్రైడే రాత్రి నుంచి మొదలుపెడితే ఆదివారం దాకా అది ఆగదు ఎంత డబ్బు ఉంటే అంత ఎక్కువ ఖర్చులు పెట్టుకొని చాలా బాగా ఎంజాయ్ చేసుకుంటున్నారు శంషాబాద్ చాలా డెవలప్డ్ ఏరియా ఒక అప్పటినుంచి ఈ ఎయిర్పోర్ట్ ఏరియా కాబట్టి సో అక్కడ కూడా ఇంతే రకరకాల ఆకర్షించే రెస్టారెంట్లు లైటింగ్లు ఈవెంట్స్ ఇలాంటి ఎన్నో పెట్టేసి ఈ రాత్రి వినోదాలని బాగా పెంపొందిస్తున్నారు ఇలాగే చూసుకుంటే మనం

గౌలిదొడ్డి నానక్రామ్ మాదాపూర్ ఇలాంటి ప్రదేశాలలో అయితే మనకు నైట్ లైఫ్ పుష్కలంగా ఉంటుంది అండ్ అక్కడ వర్క్ చేసే ప్రజలు అంతా కూడా ఈ మూమెంట్స్ కోసం వెయిట్ చేస్తు ఉంటారు వీకెండ్ అయితే చాలు శుక్రవారం అయితే చాలు ఆ రాత్రి కోసం ఎన్నెన్నో ప్లాన్ లు వేసుకుంటు ఉంటారు సో ఇలా నైట్ లైఫ్ని వాళ్ళు బాగా ఎంజాయ్ చేసుకుంటున్నారు అలవాటు కూడా అయిపోయింది